హాయ్ అండి నా పేరు చిట్టిబాబండి మీ పేరు అండి ఏ ఊరు వెళ్తున్నారు మీరు నేను కాకినాడ వెళ్తున్నాను అండి ఏమో పది ప్లాట్ఫార్మ్లు ఉన్నాయి ఏ ఫ్లాట్ఫార్మ్ ఎక్కడ వరకెళ్ళాలో నాకర్ధం కావట్లేదు చాలా పెద్దది ఇది ఈ విజయవాడ ఏంటి ఏ ఫ్లాట్ఫార్మ్కి వస్తుందో ఏ ఏ నెంబర్కి వస్తుందో తెలియట్లేదు మాకేమో అర్ధం కావట్లేదు ఈ ట్రైన్ ఎక్కడికి వస్తుందో మరి కాకినాడ అన్నారు ఈ నంబరేమో సరిగ్గా చెప్పలేదు ఏ నెంబర్కి వస్తుందో తెలియక మాకేమో చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఇక్కడేంటంటే ప్రతీ ఊరూ వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇటు ఈ ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా విజయవాడ నుంచి మంచి పెద్ద రైల్వే స్టేషన్ ఇది మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద రైల్వే స్టేషన్ ఇది ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నీ సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ మీరిక మీరు రాజమండ్రి అయితే నేను కాకినాడ వెళ్ళాలండి విజయవాడలోనే ఎక్కానండి ఏంటంటే ఏ ట్రైన్ వస్తుందో తెలియట్లేదు అవునా కాదా అని మీ ఎవరినైనా అడుగుదామని చేసాను మీకు మీరు పక్కనే కూర్చున్నారు కదా ఇది ఎక్కడికెళ్తుంది అంటే రాజమండ్రి నుంచి వెళ్ళాలి కదండి కాకినాడ అని తెలుసుకుందామని అందుకని అడుగుతున్నానండి మిమ్మల్ని అందుకేనండి నాకు ఇక్కడ ఏ ఏ ట్రైన్ ఎక్కాలో ఏది ఏ ఏదెక్కాలో తెలియక నేను కూడా చాలా ఇబ్బంది పడిపోయాను అందుకే మాకు తెలియక మీరు పక్కనే ఉన్నారు కదా అని అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని అవునండి అవునండి చాలా పెద్దది మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద రైల్వే స్టేషన్ అనుకుంటే ఇది పెద్దది ఇంకా చాలా ట్రాక్లున్నాయి చాలా మనకెన్నో తెలియక కనపడతలేదు సరిగ్గాను అవునండి అవునండి సరేనండి సరే